నేను ఒక బైక్ కొనుక్కుందామని అనుకుంటున్నాను మీది బైక్ షాప్ కదా అదే ఎటువంటి బైక్స్ అయితే బాగుంటాయి బడ్జెట్లో నీ దగ్గర ఎలాంటి బైక్స్ ఉన్నాయని అడుగుదామని కాల్ చేసా అంటే నీ దగ్గర కొనుక్కుందామని నా బడ్జెట్ ఒక టూ ల్యాక్స్ అంతలో ఒక మంచి బైక్ కావాలి మైలేజ్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి అని ఏమ అదే ఏ బైక్ అయితే బాగుంటుంది కొన్ని బైక్స్ గురించి చెప్పు నీ దగ్గర ఎం అవైలబిలిటీ ఉన్నాయో మైలేజ్ ఎలా మైలేజ్ బాగానే ఇస్తాయా ఇప్పుడు పె పెట్రోల్ బైక్ అయితే బెటరా ఓర్ క కరెంట్ ఎలక్ట్రిసిటీ బైక్ వచ్చాయిగా ఛార్జింగ్ పెట్టుకో ఛార్జింగ్ బైక్సు అదే ఏ బైక్ అయితే నా బడ్జెట్లో బాగుంటుందని అడుగుదామని రేపు వచ్చి తీసుకుందామని కాల్ చేసాను పెట్రోల్ ప్రెసెంట్ మీరేం బైక్ యూస్ చేస్తున్నారు అది ఎలా ఇస్తుంది ఏంటి ఇప్పుడు మీ షాప్లో అవి కూడా ఉన్నాయా బడ్జెట్ కూడా తగ్గితే నాకూ బెటరే కదా అదే ఏంటీ అనీ ఆలోచిస్తున్నాను ఏ బైక్ అయితే బాగుంటుంది ఏంటి సర్వీసింగ్ ఎలాగ చేస్తారు సర్వీసింగ్ మీ దగ్గరే ఉంటుందా అంటే ఇప్పుడేమైనా మాకు వన్ ఇయర్ లోపల ఎమైనా రిపేర్ వస్తే అవన్నీ మిరే చేస్తారా మీ షోరూంలోనె మీ షోరూంలోనే చేస్తారా మాకు ప్రూఫ్ ఏంటి మీరు చేస్తారనడానికి అంటే అహ ప్రూఫ్ అంటే లైక్ ఇప్పుడూ మేము తీసేస్కుంటాము తీసుకున్నాక మాకొక రిపేర్ వచ్చింది మీరప్పుడు చెయ్యను అంటే మా పరిస్థితి ఏంటి కార్డ్ ఇస్తారా లైక్ గారంటీ కార్డ్స్ అవునా అదే చూస్తున్నాను ఏం కొనాలి అని ఇప్పుడు మీ షోరూం ఎక్కడ మీది నేను ఆన్లైన్లో చూసాను ఆన్లైన్లో చూసి కాంటాక్ట్ అయ్యాను కరెక్ట్ అడ్రస్ ఎక్కడ తాడేపల్లిగూడెం ఏ సెంటర్ పెంటపాడు వెళ్ళే రూట్లో మీరు వచ్చి మీటయ్యాక అప్పుడు బైక్ మోడల్స్ చూద్దామంటారా ఇప్పుడు బైక్ ఆర్డర్ ఇచ్చాక ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే ఆన్ రోడ్ చార్జెస్ ఎంత పడతాయి ఇప్పుడు బైక్ కాస్ట్ కన్నా ఆన్ రోడ్స్కి టాక్స్కి వీటికి ఎక్కువైపోతుంది కదా సరే అయితే నేను ఏంటీ ఇంకేంటీ కట్ చేసేయి సరే అయితే నేనురేపు వచ్చి బైక్ అవన్నీ మోడల్స్ చూసి ఆర్డర్ ఇస్తాను సరే అండి థాంక్యూ ఈ టైంలో కూడా అవైలబుల్గా ఉన్నందుకు బై అండి